కరెంటు వల్ల వచ్చే కొన్ని ప్రమాదల గురించి మాకు తెలుసు ఎందుకంటే ఓవర్ కరెంటు వస్తే అవి అక్కడక్కడ కొంచెం పేలడం అనేది జరుగుతూ ఉంటుంది లో కరెంటు వచ్చినప్పుడు మనం ఇంట్లో ఉన్నటువంటి టీవీలు కానివ్వండి ఫ్యానులు కానివ్వండి ఇలాంటివి ఉపయోగించడం వలన అవి ఆగిపోయి చెడిపోయేటటువంటి వంటి ప్రమాదాలు వస్తాయి అవి తరువాత ఆ వైర్లలో ఎక్కడన్న అతుకులు ఉన్నట్లయితే కరెంట్ షాక్లు కొట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది అయితే ఇవి హెచ్చు తగ్గులు వీటిని అధిగమించాలంటే భూమిలోకి ఒక నార్త్ వైర్ అనేది ఏర్పాటు చేసుకోవడం వలన పిడుగు పడినప్పుడు కూడా ఎటువంటి హాని కలగకుండా ఉండడానికి దా అది అనేది దోహదపడుతూ ఉంటుంది